మేడమ్ నమస్కారం మేడమ్ ఇది రెస్టారెంటు ఇదేనా మేడమ్ నెంబరు మేడమ్ నేను మీ రెస్టారెంట్లో ఫుడ్డు డెలివరీ కోసం ఆర్డర్ ఇవ్వడం కోసం ఫోన్ చేశాను మేడమ్ మన దగ్గర ఏదైనా వెరైటీస్ బిర్యానీ వెజా మేడమ్ నాన్ వెజా మేడమ్ మీది రెండు ఉన్నాయి వెజిటేరియనా మేడమ్ మేడమ్ వెజిటేరియన్ అయినా కూడా ఇలా కొంచెం ఈ మిక్సిడ్ వెజిటేబుల్ కర్రీస్ ఉన్నాయా మేడమ్ వెజిటేబులు అదే ఈవినింగ్ టైమ్ కదా కొంచెం నైటు లైట్ ఫుడ్ కోసం ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఈ పుల్కాలు ఈ చపాతీ అదే మేడమ్ చెపాతీలు పుల్కాలు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఇంకా పన్నీర్ కర్రీసు మేడమ్ ఓకే మేడమ్ ఒకసారి వెజ్జు బిర్యానీ ఒకటి వెజ్ బిర్యానీ తరువాత ఆరు పుల్కాలు ఆరు పుల్కాలు తరువాత మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఒకటి మిక్స్ వెజ్ కర్రీ ఈ మలైకోఫ్తా అని ఒకటి దొరుకుతుంది మేడమ్ స్వీట్ అదొకటి ఇంకొకటి ఇది ఇది కూడా కర్రీలాగా ఒకటి చేస్తారు మలైకోఫ్తాలాగా సరే మేడమ్ అదైతే వదిలేయండి అయితే ఈ స్టార్టర్స్లో క్యాబెజీలో క్యాలిఫ్లవర్తోటి ఫ్రై చేసి ఇస్తారు కదా మేడమ్ పకోడా పకోడా టైప్లో అది కూడా ఒకటి ఆర్డర్ తీసుకోండి మేడమ్ ఒక కర్డ్ రైస్ మేడమ్ ఇంతే మేడమ్ కర్డ్ రైస్ మేడమ్ అవును కర్డ్ రైస్ కర్డ్ రైస్

అవును సరే మేడమ్ ఓకే మేడమ్

సరే మేడమ్ ఓకే మేడమ్ సరే పంపిస్తాను మేడమ్ మీ నెంబర్ ఓకే ఓకే సరే ఓకే ఓకే థ్యాంక్ యూ మేడమ్